హలో ఆ హలో చెప్పండి మ్యాడం ఆ ఎస్ మ్యాడం విజయనగరం సమ్మర్ ఫెస్టివల్ ఏదో ఉంటుందంట కదా మ్యాడం అవునండి ఎప్పుడు అది స్టార్ట్ అవుతుంది ఓకే అండి ఓకే మ్యాడం విజయనగరానికి అదే మ్యాడం మెయిన్ అది పెద్ద పండగ ఓకే మ్యాడం ఓకే మ్యాడం అదే మేము ఒక త్రీ మెంబర్స్ వద్దామనుకుంటున్నాము చూడ్డానికి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ మ్యాడం ఓకే ఓకే మ్యాడం మాకు కార్ మ్యాడం త్రీ మెంబర్స్ కి మ్యాడం ఈచ్ వన్ ఫైవ్ హ థౌసండ్ అది కూడా మీరు అరేంజ్ చేసి ఇస్తారా మ్యాడం ఫుడ్ రూమింగ్ అవన్నీ ఆ అమౌంట్ మేము ఎంత అయిన పే చేస్తాము కాకపోతే మాకు అవన్నీ అరేంజ్ చేసి ఇవ్వండి మ్యాడం మీరే ఆ ఏసిఏ మ్యాడం ఓకే ఓకే మ్యాడం ఓకే